హలో కవిత గారు మీ చిన్నతనం గురించి అంటే మీ బాల్యం గురించి ఏదైనా మాకు కొన్ని విషయాలు చెప్పండి సరే మేడం నా పేరు కవిత మేము నేను జన్మించక ముందు మా నాన్న మా అమ్మ వాళ్ళు నెల్లూరు జిల్లాలో ఉన్నారు ఎందుకంటే మా నాన్నగారు ఆర్టీఓ ఆఫీస్లో డ్రాప్మెన్గా పనిచేసే వారు కాబట్టి మా నాన్నకి ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అలాగా ఒక్కొక్క జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యేది అన్నమాట నేను జన్మించక ముందు ఫస్ట్ మా నాన్నగారు హైదరాబాదులో పనిచేసే వాళ్ళు ఆ తర్వాత అక్కడ ఒక మూడు సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యారన్నమాట అక్కడ ఉండగా నేను అక్కడ నేను జన్మించాను నేను జన్మించాక ఒక నాలుగు సంవత్సరాల తర్వాత తిరుపతి జిల్లాకి ట్రాన్స్ఫర్ చేశారన్నమాట అక్కడ నేను జన్మించింది మాత్రము నెల్లూరు జిల్లాలోనే నేను జన్మించాను నేను జన్మించింది నెల్లూరు జిల్లా ఆ తర్వాత ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత తిరుపతి జిల్లాకి మారిపోయాము అక్కడ మారినాక నా చదువు తిరుపతి జిల్లా పక్కన తిరుపతి జిల్లాలోని అంటే పక్కన రాయల చెరువు అనే గ్రామము ఉండేది ఆ గ్రామంలో మా పెదనాన్న వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు అందరు ఉండేవారు సో మా నాన్న వాళ్ళు కూడా అక్కడే ఇల్లు తీసుకుని అక్కడ ఉన్నారన్నమాట అప్పుడు అక్కడ ఒక గ్రామ ఆ గ్రామంలో ఒక ఇల్లు తీసుకొని మా పెద్దనాన్న వాళ్ళ పక్కన మేము అక్కడే నివసిస్తూ ఉండే వాళ్ళం అక్కడి నుంచి మా నాన్నగారు తిరుపతికి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండేది అన్నమాట రోజు బస్సులో ప్రయాణం చేసి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేవారన్నమాట నా బాల్యము చాలా బాగా గడిచింది నా బాల్యంలో నాకు ఒక స్నేహితురాలు ఉండేది ఆమె పేరు నళిని ఇది నా బాల్యం అన్నమాట తరువాత కవిత గారు మీ స్కూల్ లైఫ్ గురించి చెప్పండి నేను నా స్కూల్ లైఫ్ అంటే నేను చెప్పాను కదండీ తిరుపతి పక్కన ఒక గ్రామం అనేసి ఆ గ్రామం పేరు అదే రాయల చెరువు అక్కడ నేను ఒకటి నుంచి మూడవ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను అక్కడ ప్రాథమిక పాఠశాల అనేది ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండేదన్నమాట అప్పట్లో ఒకటి ఒకటి నుంచి ఐదు వరకు ఉండేది అక్కడ నేను ఒకటి నుంచి ఒకటవ తరగతి రెండవ తరగతి మూడవ తరగతి మాత్రమే చదివాను అన్నమాట ఆ తర్వాత మళ్ళీ మా నాన్నగారికి చిత్తూరు జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యింది మళ్ళీ అక్కడ నుంచి నేను నాలుగు ఐదవ తరగతి అక్కడ చదివాను అన్నమాట అక్కడ కొంతమంది నాకు పరిచయ స్నేహితురాలు పరిచమయ్యారు ఇది నా స్కూల్ లైఫ్ తర్వాత మళ్ళీ నేను మా పెద్దగా పెద్ద నాన్న గారి ఇంటికి తర్వాత రాయల చెరువుకి వచ్చేసి అక్కడ నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అక్కడే ఉన్నత పాఠశాలలో చదవాను అన్నమాట జెడ్పీ ఉన్నత పాఠశాల అక్కడ ఎలా అంటే ఆ మరి మళ్ళీ అక్కడ నుంచి రాయల చెరువు నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో కుప్పం బహదూర్ అనే స్కూల్ ఉండేది ఉండేవి అన్నమాట అంటే అప్పట్లో మేము నడిచి వెళ్ళే వాళ్ళము స్కూల్కి అప్పట్లో ఇలాగ బస్సులు ఆటోలు అలాంటివి ఉండ ఉండవ్ ఉండ ఉండలేదు లేదు అన్నమాట అప్పట్లో అప్పట్లో మేము మా స్నేహితురాలు మేము అందరూ కలిసి నడిచిపోయి నడిచి వచ్చేవాళ్ళం ఆ నడిచేటప్పుడు కూడా బాగా మాకు చాలా బాగా గడిచిపోయేది నడక నడక మార్గంలోనే వెళ్ళి అట్లే వచ్చే వాళ్ళం నడుస్తున్నామని కూడా మాకు తెలియదన్నమాట అంత బాగా మేము బాగా సంతోషంగా వెళ్ళే వాళ్ళం మేము మా తోటి స్నేహితురాలు అందరూ కవిత గారు మీ టూరు టెంపుల్ ఫేవరెట్ ప్లేసెస్ ఫ్రెండ్స్ వాళ్ళ గురించి చెప్తారా ఓకే మేడం నా మేము స్కూల్లో ఉన్నప్పుడు మాకు అంటే నాకు తెలిసినంతవరకు ఎనిమిదవ క్లాసులో ఒకసారి చెన్నై తమిళనాడు అప్పుడు మెడ్రాస్ అనేవాళ్ళు మెడ్రాస్ అనే ఊరికి మేము టూర్ వెళ్ళే వెళ్ళాము అక్కడ మహాబలిపురం చెన్నై బీచు అక్కడికి వెళ్ళాం అన్నమాట మహాబలిపురంలో అందరూ వేకువ జామున ఐదు గంటలకే వెళ్ళాలి అనేసి మా ప్రధాన ఉపాధ్యాయులు చెప్పేవారన్న చెప్పా చెప్పారన్నమాట అందుకని మేము ముందుగానే టూర్ అంటే అందరికి సంతోషం కాబట్టి ముందుగానే బాగా అంతా రెడీ అయిపోయి ఐదు గంటలకే వెళ్ళే వెళ్ళాము అన్నమాట ఎందుకు ఐదు గంటలకే అంటే అక్కడ సూర్యోదయం బాగుంటుంది అనేసి మా సా మా ఉపాధ్యాయులు చెప్పేవాళ్ళు అప్పుడు చెప్పారన్నమాట అందుకని మేము ఆరు గంటలకు ముందే అక్కడ పోయి ఉన్నాము అన్నమాట ఉన్న అక్కడ ఐదున్నరకి ఐదున్నరకి అంతా వెళ్ళి చేరిపోయాయి చేరిపోయాం చేరిపోయేసరికి అక్కడ సముద్రము సముద్రమైతే చాలా బాగుంది అక్కడ అప్పుడే సూర్యోదయం జరిగింది అన్నమాట సూర్యోదయం ఐదున్నర ఐదున్నరకి ఆరుకి అంతా స్టార్ట్ అయిపోతుంది అప్పుడు చూస్తే చూస్తూ ఉంటే మాకు ఎంత ఆనందంగా ఉండేది ఆ కాలంలో అలాగే అక్కడ ఉన్న కొన్ని గుళ్ళకి గుళ్ళకి కూడా వెళ్ళాం అన్నమాట తర్వాత వచ్చి నా ఫేవరెట్ ప్లేస్ ఏది అంటే నాకు తెలిసి నాకు నేను ఇక్కడ చుట్టుపక్కల ఏ చూసాను అంటే నాకు తెలిసినంత నాకు తిరుమల నా ఫేవరెట్ ప్లేస్ ఎందుకంటే అక్కడ పోతే నా మనసు ప్రశాంతంగా ఆ వాతావరణం వేరుగా ఉంటుంది అందుకని నాకు తిరుమల అంటే చాలా ఇష్టం తర్వాత నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అంటే నా స్నేహితురాలు నా బాల్య స్నేహితురాలు ఇప్పటికీ కూడా మేము మాట్లాడుకునేవాళ్ళం అంటే వారానికి రెండుసార్లు ఖచ్చితంగా మేము మాట్లాడుకుంటాం నా బాల్య స్నేహితులు ఎవరంటే నళిని ఆ అమ్మాయి నా స్నేహితురాలు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట తను నాకు ఎన్నో సలహాలు ఎన్నో మెలకువలు ఇచ్చేది తను నాకు మెలకులు సలహాలే కాకుండా ఎంతో ఆత్మీయతగా నాతో చాలా బాగుంటుంది అన్నమాట తనకి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది తనకి పెళ్లి అయ్యి ఇద్దరు అబ్బాయిలు తర్వాత మీ ఫేవరెట్ ప్లేస్ చెప్పండి మీ ఫేవరెట్ హీరో దాని గురించి చెప్పండి కవిత గారు సరే మేడం నా ఫేవరెట్ హీరో అంటే నాకు నాగార్జున అంటే చాలా ఇష్టం నాగార్జున చాలా పొడవుగా బాగా రొమాంటిక్ హీరోగా ఉంటారు నాగార్జున గారు ఎంతో అందంగా ఉంటారు అంతే కాకుండా నాగర్జున సినిమాలో అన్నమయ్య అంటే నాకు చాలా చాలా చాలా ఇష్టం నాగార్జున సినిమాలో అన్నమయ్య అనే కాకుండా మజ్ను శివ ఈ సినిమాలంటే నాకు చాలా ఇష్టం అన్నింటికన్నా ఆయన గారిలో ఇష్టమైన సినిమా ఏదంటే గీతాంజలి గీతాంజలి నేను ఇప్పటికీ ఇరవై సార్లు చూసాను అంత బాగుంటుంది ఆ సినిమాలోని ప్రతి పాట నాకు ఎంత బాగుంటుంది ఇప్పటికి కూడా నేను ఆ పాట వింటూనే ఉంటాను అలాగే మా కవిత గారు మీ బర్త్డే పార్టీని చెప్పండి నా బర్త్డే పార్టీ అంటే అప్పట్లో బర్త్డేలు అంతా ఇప్పుడులాగా హంగామాగా చేయరు కదండీ అప్పట్లో ఏదో మామూలుగా గుడికి వెళ్లేసి నేను మా అమ్మ మా నాన్న గుడికి వె గుడికి వెళ్ళాము గుడికి వెళ్ళి నాకు తెలిసి ఫస్ట్ బర్త్డేకి మేము గుడికి వెళ్ళి అక్కడ మా గ్రామంలో ఉండే రామాలయంకి వెళ్ళి గుడి చుట్టుకుని ప్రదక్షిణలు చేసి మేము కొబ్బరికాయ కొట్టినేను మా అమ్మ మా నాన్న ఇంటికి వచ్చినాము వచ్చాక మా అమ్మ ఇంట్లో వడ పాయసం సాంబారు అన్నము అవంతా చేశారు అంతేకాకుండా ఒక చాక్లెట్ ప్యాకెట్ అప్పట్లో అదే గొప్ప చాక్లెట్ ప్యాకెట్ తీసి అందరికీ తోటి స్నేహితురాళ్ళకి వీధిలో వాళ్ళకి అందరికి పంచిపెట్టమని చెప్పారు అప్పుడు నేను అందరికీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందరికీ పంచి ఇంటికి వచ్చేదాన్ని మిగిలే చాక్లెట్లు అన్ని నేనే తినేస్తాను అప్పట్లో ఓకే కవిత గారు తరువాత మీ కాలేజ్ గురించి చెప్పండి ఓకే మా కాలేజ్ అంటే నేను ఇంటర్ మొదటి సంవత్సరము రెండవ సంవత్సరము నేను తిరుపతి ఉమెన్స్ ఇంటర్ కాలేజ్లో అక్కడ పద్మావతి జూనియర్ కాలేజ్లో తిరుపతిలో చదివాను అన్నమాట అక్కడ అప్పుడు నేను ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను పదవ తరగతి వరకు తెలుగు తెలుగు మీడియం ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చేరాను ఇంగ్లీష్ మీడియం నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది అయినా ఇంగ్లీష్ మీడియంలో నేను ఎంపీసీ తీసుకొని పాస్ అయిపోయాను ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే మనకి మా ఊరిలో అప్పుడప్పుడు సర్కస్ జరిగేది సర్కస్ అంటే మాకు చాలా చాలా చాలా ఇష్టం ఎందుకంటే సర్కస్లో జోకర్ అదే బఫూన్ వాళ్ళు ఉంటారు వాళ్ళు బాగా కడుపుబ్బ నవ్విస్తారు బాగుంటుంది దాంట్లో పులి పులులు అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటారు ఏనుగులు వస్తుంటాయి అప్పట్లో ఇలా జూ పార్క్కి వెళ్ళే వాళ్ళం కాదు అందుకని సర్కస్లోనే అవన్నీ చూసి మేము సంతోషపడే వాళ్ళము తరువాత నా హాబీస్ హాబీస్ అంటే నాకు పెయింటింగ్స్ చేయడం నా హాబీస్ అలాగే కుట్టడం కూడా నా హాపీసే పెయింటింగ్ అంటే చీరలకు పెయింటింగ్ బెడ్ షీట్లకి దివాన్ కవర్లకి అలాంటివన్నీ పెయింటింగ్ వేయడం నా హాబీస్ అన్నమాట అంతే కాకుండా ఇప్పుడు నా జాకెట్లు కూడా కుట్టుకోవడం కూడా నాకు హాబీసే నా జాకెట్లు నేనే స్వయంగా కుట్టుకుంటాను ఇది నా హాబీస్ అన్నమాట పెయింటింగ్స్ చేయడం నాకు చానా ఇష్టం మళ్ళీ గ్రాడ్యుయేషన్ నా గ్రాడ్యుయేషన్ అంతా తిరుపతిలోనే జరిగేది తిరుపతిలోనే జరిగింది అండ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ నేను పద్మావతి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో చదివాను అన్నమాట అక్కడ నేను బీఏ తీసుకున్నాను బిఏలో ఈపీఎస్ తీసుకున్నాను ఈపీఎస్ అంటే ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ సోషియాలజీ ఇది నేను అక్కడ డిగ్రీ చేశాను అన్నమాట నాకు ఎకనామిక్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను బిఏలో ఈపీఎస్ తీసుకున్నాను ఎకనామిక్స్ పాలిటిక్స్ సోషియాలజీ అక్కడ ఆ కాలేజు పద్మావతి డిగ్రీ కాలేజ్ చాలా అందంగా చాలా బాగుంటుంది తిరుపతిలో నేను చేశాను అన్నమాట గ్రాడ్యుయేషన్